విశాఖపట్నం జిల్లాలో చాలా రకాల విద్యాశిక్షణ అవకాశాలు ఉన్నాయి ఈ జిల్లాలో చాలామంది నాయకత్వ బాధ్యతలు తీసుకోవడం పాలిటెక్నిక్ కళాశాలలో ప్రయివేట్ రంగ అభివృద్ధి మరియు ప్రభుత్వ కళాశాలలు చాలా ఉన్నాయి వైజాగుకు చాలా మంచి పేరు ఉంది